మంచిర్యాల జిల్లాలలో స్థానిక ప్రభుత్వ నిర్మాణాలు జిల్లా పరిషత్ పాఠశాలలు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లు అలాగే జిల్లా కలెక్టరేట్ మెజిస్ట్రేట్ అలాగే మంచిర్యాల జిల్లాలో ఉన్న ఎంఎల్ఏలు ఎవరంటే గడ్డం అరవిందరెడ్డి ఐదు సంవత్సరాలు చేశారు అలాగే నడిపిల్లి దివాకర్ గారు పది సంవత్సరాలుగా ఎంఎల్ఏగా చేస్తున్నారు వారు అక్కడ చేసిన జిల్లా కోసం చేసినవి ఏమిటంటే పాఠశాలల్లోని అన్ని రకాల సదుపాయాలు కల్పించారు అలాగే రోడ్లు నిర్మాణాలు కానీ అదేవిధంగా ఆ గ్రా ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకి నీటి సదుపాయం కానీ అన్ని అందించారు